మా ప్రాంతంలో మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రకాల సహజ వనరులు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఖనిజాలు మా ప్రాంతంలో ముఖ్యంగా ఖనిజాలకు నిల్వ ప్రాంతం ఇక్కడ రాగి ఇనుము బంగారం వెండి అలాగే ఇతర ఖనిజాలు లభిస్తాయి ఈ ఖనిజాలు లోహ పరిశ్రమ రసాయన పరిశ్రమ వాటికి ఉపయోగించబడతాయి అలాగే వ్యవసాయం మా ప్రాంతంలో వ్యవసాయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ధాన్యం చెరుకు పండ్లు కూరగాయలు మరియు ఇతర పంటలు పండిస్తారు వ్య వ్యవసాయం ఈ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధిగా ఉంది అలాగే మత్స్యం అనేది మా ప్రాంతంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది ఇక్కడ సముద్రపు చేపలు చేప పిల్లలు మరియు ఇతర జలచరా లభిస్తాయి మత్స్యం ఈ ప్రాంతంలోని ప్రజలకు ఆహారంగా అలాగే జీవనోపాధిగా కూడా ఉంటుంది మా సహ మా సహజ వనరులు మా ప్రాంతంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక రకాల వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించబడతాయి ఖనిజాలను ఉపయోగించి లోహాలు రసాయనాలు ఇనుప కట్టడాలు మరి ఇతర ఉత్పత్తిలో తయారు చేయబడతాయి వ్యవసాయం నుండి పంటలు పశువులు మరియు చేపలు ఉత్పత్తి చేయబడతాయి ఇలా మా ప్రాంతంలో అనేక రకాల సహజ వనరులను మేము వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటాము